రెండువేల ఇరవై మూడులో నేను నా ఉద్యోగాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను నేను నా ప్రస్తుత ఉద్యోగంలో సంతృప్తి చెందలేదు మరియు నా కెరియర్లో ముందుకు రావాలని కోరుకున్నాను నేను ఈ నిర్ణయం తీసుకునే ముందు నేను చాలా సమయం తీసుకున్నాను నేను నా లక్ష్యాలను పరిశీలించాను నాకు ఏమి ముఖ్యమో అర్దం చేసుకున్నాను మరియు నాకు సరైన ఉద్యోగం ఏమిటో నిర్ణయించుకున్నాను నేను నా స్నేహితులు కుటుంబం మరియు సహుద్యోగులతో కూడా మాట్లాడాను వారు నాకు సలహా ఇచ్చారు మరియు నా నిర్ణయం తీసుకోవడంలో నాకు సహాయపడ్డారు చివరిగా నేను నా ఉద్యోగాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను నేను కొత్త ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాను మరియు నన్ను నియమించారు నేను నా కొత్త ఉద్యోగంలో చాలా సంతోషంగా ఉన్నాను మరియు నేను నా నిర్ణయంతో సంతోషిస్తున్నాను ఈ నిర్ణయం తీసుకోవడంలో నాకు సహాయపడిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి నా లక్ష్యాలను పరిశీలించడం నేను కెరియర్లో ఏమి సాదించాలనుకుంటున్నానో అర్దం చేసుకోవడం ముఖ్యం నా లక్ష్యాలను తెలుసుకోవడం నాకు సరైన ఉద్యోగం ఏమిటో నిర్ణయించుకోవడంలో సహాయపడుతుంది నా సమయాన్ని తీసుకోవడం ఒక ముక్యమైన నిర్ణయం తీసుకోవడానికి సమయం తీసుకోవడం ముఖ్యం నా నిర్ణయం గురించి ఆలోచించడానికీ మరియు అన్నీ అంశాలను పరిగణనలో తీసుకోవడానికి నేను సమయం తీసుకున్నాను నా నమ్మకాలను అనుసరించడం నా నమ్మకాలను అనుసరించడం ముఖ్యం నాకు సరైనది అది నేను భావించే నిర్ణయం తీసుకోవడం ముఖ్యం మీరు ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఈ చిట్కాలు మీకు సహాయపడతాయి